ఒకప్పుడు మన చిన్నతనంలో లేకపోతే మనకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఉన్న తెలుగు భాష నేటి కాలంలో నేటి తరం వాళ్ళు ఉపయోగించే తెలుగు భాషకి ఎంతో విభిన్నం ఉంది అండి మన కాలంలో అయితే పెద్దలు లేకపోతే మనం కూడా ఏంటి అంటే అండి మనము అందరం కూడా అచ్చు తెలుగు భాష అనేది మనం ఉపయోగించే వాళ్ళమండి కానీ కాలక్రమేణా ముఖ్యంగా ఈ ఆంగ్లభాష లేకపోతే ఈ పాశ్చాత్య సంస్కృతితో ఈ తెలుగు భాష కూడా ఎలా ఎలా తయారు అయ్యింది అంటే ఇప్పుడు నేటి పిల్లలకి తెలుగు భాష మాట్లాడడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పనిలా అయ్యింది అండి ఇది మినహాయించుకుంటే వాళ్ళు మాట్లాడే తెలుగు భాషలో కూడా ఈ ఆంగ్ల పదాలను అయితే ఎక్కువగా వాడడం జరుగుతుంది అంతెందుకునండి తల్లితండ్రులు కూడా అమ్మా నాన్న అని పిలవకుండా డాడీ మమ్మీ అని చెప్పి లేకపోతే తాతయ్య కానీ అమ్మమ్మ కానీ లేకపోతే నానమ్మ గారిని కూడా గ్రాండ్మా గ్రాండ్పా అని చెప్పి పిలవడం ఇలాగైతే తెలుగు భాష ఇలా చూసుకుంటే ఎన్నో పదాలని మన ఈ ఈ మన తర్వాత తరాలు అంటే నేటి తరం వాళ్ళైతే ఈ తెలుగు భాషతో కూడా ఏంటి అంటే ఈ ఆంగ్ల భాషను కలగలిపేస్తున్నారు అండి ఎవరో కానీ ఒక పంతులుగారు లేకపోతే కావ్య రచనలు చేసేవారు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా ఏంటి అంటే ఈ ఆంగ్ల భాషతో మన తెలుగు భాష మన మాతృభాషను తెలుగు భాషను కూడా కలిపేయడం జరుగుతుంది అండి ఇంకా ఇంకా ఇంకా మాట్లాడుకుంటే నేటి కాలంలో ఏంటి అంటే ఈ ఆంగ్ల భాషకి తెలుగు భాష కన్న ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అండి ఏ జాబ్లో చూసుకున్నా సరే మనం ఏ యొక్క ప్రైవేట్ జాబ్ ఏది తీసుకున్నా సరే ఈ తెలుగు కన్నా ఏంటి అంటే ఈ ఆంగ్ల భాష అనేది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అండి దీన్ని ఇవన్నీ కూడా ఏంటి అంటే కాలక్రమేణా ముఖ్యంగా వేరే భాషను ఆధారం చేసుకోని లేదా సంస్కృతిలో ప్రభావంతో తెలుగు భాష ఇట్టి విధముగా ఏంటి అంటే పరిణామం చెందుతూ వచ్చింది అండి